హలో ఆటో డ్రైవరా మేము కొత్తపేటలో ఉన్నాము అండి మాకు ఆటో కావాలి ఇక్కడ నుంచి బహుదూర్ పేటకి వెళ్ళాలి హలో మేము ప్రస్తుతం మార్చుకున్నాం అండి అర్జెంట్గా గాంధీ వీధికి వెళ్ళాలి చాలా అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి మీరు ముందు కొత్తపేటకు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని గాంధీ వీధికి వెళ్ళి అక్కడ నుంచి బహుదూర్ పేటకి వెళ్ళాలండి కొంచెం అర్జెంట్గా రండి